మా సంస్కృత ముగ్గులు వేయడం అంటే అయ్యి హిందూ ధర్మ హిందూ ఇదికి మా సంస్కృతికి మా తెలుగు తెలుగు సంస్కృతికి చిహ్నమని ముగ్గులు పెట్టుకుంటాము సూర్యునికి తర్పణం వదలడం అంటే ఇవ్వడం అంటే పెద్దవాళ్ళకి ఇది చేసుకోవడం సూర్య భగవానుడి అనుగ్రహం కోసం నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం పెళ్ళైన తల్లికి ముత్తైదువ ముత్తైదువ ఇది ఇవ్వడానికి ముత్తైదువ అని ఇది చేసుకోవడానికి నుదుటి మీద కుంకుమ పెట్టుకోవడం జంద్యం వేసుకోవడం అంటే వైశ్యాసు బ్రాహ్మిన్సు అందరూ వేసుకోరు జంజము అదే వైశ్యాసు వీళ్ళు బ్రాహ్మిన్సు అరవ బ్రాహ్మిన్సు వీళ్ళు వేసు జంద్యం వేసుకుంటారు పూజ కోసం గుడికి వెళ్ళడం అంటే పూజ పూజ పూజ కోసం గుడికి గుడికి అంటే పూజ గుడికి వెళ్ళి పూజ చేస్తే మనకి భగవంతుడు కొంచెం ఇది చేస్తాడని నమ్మకంతోటి వెళ్ళి పూజ పూజ పూజ కోసం గుడికి వెళతాము దర్గాకు వెళ్ళడము ఉపవాసాలు రోజా వంటి ఏంటంటే పుణ్యం కోసం పురుషార్ధం కోసం పరమపదించడం పరమపదించడం కోసం మరెన్నో మతపరమైన ఆచారాలు ఎవరెవరి ఆచారాన్ని బట్టి ఎవరెవరి విధులను బట్టి వాళ్ళ వాళ్ళ విధులు విధులు విధులు చేసుకొని వాళ్ళ వాళ్ళ ఆచారాలు రోజా అంటే మన మనము మన మోక్షం కోసం మన ఉప ఉపవాసం ఉపవాసం అయినా మన మోక్షం కోసం మన భగవంతుడు మన అనుకున్న కోరికలు మనకు తీరుస్తాడని మనం ఏది అనుకుంటే అది భగవంతుడు మనకు నెరవేర్చాలని ఇది తోటి ఉపవాసాలు అలాంటివన్నీ మనము ఇది చేసుకుంటాము మతపరమైన ఆచారాలన్నీ అంటే ఎవరెవరి మతాన్ని బట్టి ఎవరెవరి విధులని బట్టి వాళ్ళ వాళ్ళ ముస్లిమ్స్ అయితే రోజా అని తెలుగు వాళ్ళము అయితే ఉపవాసాలు అని ఇది చేసుకుంటాము తెలుగు వాళ్ళు అయితే గుడికి వెళతాము ముస్లింస్ అయితే దర్గాకి వెళతారు కాబట్టి వాళ్ళ వాళ్ళ విధులని బట్టి వాళ్ళ వాళ్ళ ఆచారాలను బట్టి వాళ్ళు వాళ్ళ విధులని ఇది చేసుకొని మంచి మంచి చెడు ఆలోచించుకొని వాళ్ళ వాళ్ళ వాళ్ళ మంచి ఇది కోసం ఇది చేసుకుంటుంటారు కాబట్టి మనం అట్లాంటివన్నీ ఇది చేసుకోగలము మన సంస్కృతిలో ఉన్నాయి కాబట్టి మనం ఇది చేసుకోవాలి కాబట్టి ఇలాంటివన్నీ పెద్ద పెద్ద పెద్దలు పెట్టారు కాబట్టి మనం కూడా ఈరోజు అవే అవలంబిస్తూ అవే ఇది చేస్తా అవే అవే కొనసాగించుకుంటూ వ్యవహారం ఒకరికి ఒకరము ఒకరికి ఒకరం మన మన తరం మన తరం వాళ్ళకి మన పెద్దలు చెబితే మా మన తరువాత తరం వాళ్ళకి మనం చెప్పి ఇది చేసుకుంటూ ఇది చేసుకుంటున్నాము